హలో నమస్తే రా మా రాజమండ్రిలో అందరు ఎక్కువగా ఇష్టపడేది మన చుట్టుపక్కల అంటే మన దగ్గరలో మనకు బాగా నచ్చే ఆహారం కోసం చెప్పరా మా ఫ్రెండ్స్ వేరే ఊరు నుంచి వస్తున్నారు వాళ్ళకి ఆర్డర్ చేద్దామని లేదా వెళ్ళి తీసుకుని వద్దామని అనుకుంటున్నాను మన రాజమండ్రిలో గుంటూరు అమ్మ మెస్ బాగుంటుంది అని చెప్పారు ఆ రెస్టారెంట్లో కర్రీస్ బిర్యానీస్ అలాగే మంచి భోజన పదార్థాలు ఉంటాయి అని అంటున్నారు దానికోసం నీకు ఏమైనా తెలుసా నీకు తెలుసా అక్కడ ఆహార పదార్థాలు ఎలా ఉంటాయి బాగుంటాయా రుచికరంగా ఉంటాయా అక్కడ బాగా అందరు మెచ్చి అందరికి నచ్చేటువంటి వంటకం ఏమైన్నా ఉందా అది ఆన్లైన్లో దొరుకుతుందా లేదా ఆఫ్లైన్లో వెళ్ళి తెచ్చుకోవాలా అక్కడ చేపల కూర బాగుంటుంది చేపల కూర బాగా రుచికరంగా ఉంటుందా మన ఆంధ్ర వాళ్ళు తినేటట్టు అంటే పులస చేప పులుసులాగా అందంగా రుచికరంగా ఉంటుందా ఓకే తప్పకుండా అక్కడ చేపల కూర తీసుకోవాలి అయితే చేపల కూర బాగా వండుతాడా మంచి మసాలాలు వేసి శుభ్రంగా కడిగి బాగా రుచికరంగా అందరు మెచ్చేలాగా అందరికి నచ్చేలాగా వండుతాడా మరి దాన్ని ఎలా ఆర్డర్ చేయాలి ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి అవుతుందా ఆన్లైన్లో అవ్వదా ఎందుకని ఆన్లైన్లో పెట్టరా ఎందుకు పెట్టరు ఆన్లైన్లో పెట్టడానికి పెట్టకపోవడానికి కారణం ఏంటి ఓకే అంటే అది రుచికరంగా ఉంటుంది బాగా ఉంటుంది కాబట్టి చాలామంది వ్యక్తులు అక్కడ షాప్ దగ్గరికి వచ్చి కొనుకోని వెళ్తారు అన్నమాట రెస్టారెంట్ దగ్గరకి అందుకని ఆన్లైన్లో పెట్టరు అని మరి మనకి కావాల్సి వస్తే మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఎంత పడుతుంది పీస్ ఒక చేప ముక్క ఒక ఇంత రేటు అని ఉంటుందా ఓకే అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అంటావు అందరికి నచ్చి అందరు మెచ్చేటి వంట ఈ రెస్టారెంట్ పేరు మరొక్కసారి చెప్పు అమ్మ మెస్ గుంటూరు వారి రెస్టారంట్ ఇంకా ఏమి బాగుంటుంది అక్కడ మసాలా ఐటమ్స్ బాగుంటాయా లేదా తీపిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు బాగుంటాయా అక్కడ మసాలా ఐటమ్స్ యే బాగుంటాయి తీపిగా ఉండే పదార్థాలు అంత ఎక్కువ ఉండవు సో మసాలా పదార్థాలు అన్నీ కూడా చక్కని రుచితో చేస్తారు అంటావు అన్నింటికంటే కూడా అక్కడ చేపల కూర ఫేమస్ అని చెప్తాం ఇంకా ఏమి ఫేమస్ ఏమి అందరికి నచ్చేలాగా మెచ్చేలాగా ఉంటాయి గుంటూరు వారి గోంగూర గుంటూరు వారి గోంగూర పచ్చడి కూడా దొరుకుతుంది అయితే సరే కానీ నేను తప్పకుండా వెళ్ళి తింటాను అక్కడ చేపల కూర నేను తిని అలాగే మా ఇంటికి వస్తున్నటువంటి స్నేహితులకి బంధువులకి తీసుకువెళ్ళి అక్కడ నేను తినిపిస్తాను ఎందుకంటే అది అందరు మెచ్చేటటువంటి నచ్చేటటువంటి ఆహార పదార్ధం అంతేకాకుండా మన రాజమండ్రిలో మన చుట్టుపక్కలలో దగ్గరగా ఉండేటువంటి రెస్టారెంట్ అమ్మ మెస్ గుంటూరు వారి రెస్టారెంట్ తప్పకుండా వెళ్ళి తింటాను